నాకు ఇష్టమైన కొన్ని బైకులు హార్లే డేవిడ్సన్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రి ఫిఫ్టీ పల్సర్ టు ట్వంటీ ప్రస్తుతం నా దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రి ఫిఫ్టీ బైక్ ఉంది నా కలల బైక్ హార్లే డేవిడ్సన్ బైకింగ్ ట్రిప్పులకు సౌకర్యవంతమైన అనేక రకాల బైక్లు అందుబాటులో ఉన్నాయి కొన్ని ఉదాహరణలు హైబ్రిడ్ బైక్లు హైబ్రిడ్ బైక్లు రోడ్ బైక్లు మరియు హార్డ్ టైర్ బైక్లు మధ్య క్రాస్ ఓవర్లు అవి రోడ్లపై మరియు త్రవ్వలపై అద్భుతంగా పనిచేస్తాయి టూరింగ్ బైక్లు టూరింగ్ బైకులు పొడవైన ట్రిప్పులకు రూపొందించబడతాయి అవి సౌకర్యవంతమైన సీట్లు స్థిరమైన ఫ్రేమ్లు మరియు పెద్ద టైర్లతో వస్తాయి సౌకర్యవంతమైన బైకులు సౌకర్యవంతమైన బైకులు పట్టణ చుట్టూ నడవడానికి లేదా కొద్ది దూరానికి ప్రయాణించడానికి ఉత్తమమైనవి అవి సౌకర్యవంతమైన సీట్లు మరియు పెద్ద టైర్లతో వస్తాయి